మా ఊరిలో ఎవరైనా సన్నగా ఉంటే వాళ్ళు లావెక్కడానికి మా ఊరిలో ఇళ్లలో జరిగే ఇండ్లల్లో వాడే పద్ధతి ఏమంటే ఫస్ట్ ఆ పిల్లవాడికి ఎవరికైతే ఉన్నారో అతనికి తి తిండి ఎక్కువగా పెట్టడం అయితే జరుగుతుంది ఆ తిండిలో ఎక్కువ తెల్ల అన్నం అలాగే ఆలుగడ్డలు ఇలాంటివి ఎక్కువ ఎక్కువగా పెట్టడం జరుగుతుంది దీనితోపాటు ఆ పిల్ల ఆ పిల్లాడికి రోజు రోజు తినే ఆహారంలో పాలు ఎక్కువగా ఇ ఇవ్వడం జరుగుతుంది అలాగే నెయ్యి కాని ఇంకేమైనా ఇలాంటి కొవ్వు పదార్థాలు కాని ఎక్కువ అయితే తినిపించడం జరుగుతుంది అదేవిధంగా ఆ ఆ అబ్బాయికి ఎప్పుడైతే సరే ఆహారం తప్పించకుండా ఖచ్చితంగా మూడు నాలుగు సార్లు తినే విధంగా చూసుకోవడం అయితే జరుగుతుంది సో దీనివల్ల ఆ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో అతను క్రమక్రమంగా బరువైతే పెరగ పెరగడం జరుగుతుంది ఒక విధిగా నెల నెలరోజుల్లోనే ల పిల్లాడు లావుగా అయిపోతాడు